ఆధునిక ప్రపంచంలో తెలుగు భాష ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్ళు హిందీ ప్రభావం భారతదేశంలో హిందీ ఒక జాతీయ భాషగా గుర్తింపు పొందింది హిందీ భాష మీడియా విద్య మరియు వ్యాపారం వంటి రంగాలలో ప్రధానమైన స్థానాన్ని కలిగి ఉంది ఈ కారణంగా తెలుగు భాషపై హిందీ ప్రభావం పెరుగుతోంది అంతర్జాతీకరణ ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారుతుంది అంతర్జాతీయ వాణిజ్యం సంస్కృతి మరియు సమాచార ప్రసారం వంటి రంగాలలో ఇంగ్లీష్ భాష ప్రధాన భాషగా మారింది ఈ కారణంగా తెలుగు భాషపై ఇంగ్లీష్ ప్రభావం పెరుగుతుంది తెలుగు భాష నైపుణ్యం తగ్గుదల తెలుగు భాష నైపుణ్యం తగ్గుదల అనేది భాష ఎదుర్కొంటున్న మరొక సవాలు తెలుగు భాషను మాట్లాడి మరియు రాయగల వ్యక్తుల సంఖ్య తగ్గుతోంది ఈ కారణంగా తెలుగు భాష యొక్క భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి తెలుగు భాషను ప్రోత్సహించడానికి మరియు కాపాడడానికి కృషి చేయాలి తెలుగు భాష విద్యపై దృష్టి పెట్టడం తెలుగు భాష విద్యపై దృష్టి పెట్టడం ద్వారా తెలుగు భాష నైపుణ్యాన్ని మెరుగుపరచవచ్చు ప్రభుత్వ విద్యా సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేసి తెలుగు భాష విద్యను ప్రోత్సహించాలి తెలుగు భాష సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా తెలుగు భాషలపై ప్రజలకు ఆసక్తిని పెంచవచ్చును తెలుగు భాష నాటకాలు సినిమాలు సాహిత్యం మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించాలి తెలుగు భాష సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా తెలుగు భాష ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా మారవచ్చు తెలుగు భాష కంప్యూటర్ సాఫ్ట్వేర్ వెబ్సైట్లు మరియు ఇతర సాంకేతికతను అభివృద్ధి చేయాలి ఈ చర్యలను తీసుకోవడం ద్వారా తెలుగు భాషను ప్రోత్సహించడానికి మరియు కాపాడడానికి సహాయపడచ్చు